హలో నమస్తే సార్ ఆధార్ కార్డ్ ఆఫీసా నమస్కారం సార్ సార్ నా ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ డేటా గురించి నాకు కొంచెం ఆందోళనగా ఉంది ఏం లేదు సార్ బయోమెట్రిక్ డేటా తప్పుగా ఉందేమో అనేసి నేను ఆందోళపడుతున్నాను మీరు కొంచెం అది బయోమెట్రిక్ డేటా ధృవీకరణ గురించి మీరు కొంచెం చెప్పగలరా నా బయోమెట్రిక్ డేటా కొంచెం తప్పుగా పడిందనేసి నేను భయపడుతున్నాను అది ఎలా సరి చేేసుకోవాలో కొంచెం మీరు ఆ ప్రక్రియ ఏంటో మీరు కొంచెం చెప్పండి సార్ నా ఆధార్ కార్డ్ నెంబర్ మూడు ఐదు నాలుగు ఎనిమిది తొమ్మిది సున్నా ఏడు రెండు మూడు ఐదు